హలో నమస్తే అండి యశోద గారేనా అదే మీరు గైడ్ ఏ కదండి టూరిస్ట్ గైడ్ ఏ కదా నేను ఇలాగా హైదరాబాద్ నుంచి వస్తున్నానండి వైజాగ్లో అదే ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ప్లేసెస్ ఏమైనా మీకు అదే మాకు చూపిస్తారా అండి నేను ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ లో బయలుదేరుతాము అనుకుంటున్నాను అండి మేము హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చాక మీరు ఏమైనా కార్స్ క్యాబ్స్ కాని కార్స్ కాని ఏమైనా అవైలబుల్ గా ఉంటాయి అండి మీ దగ్గర ఓకే ఓకే అండి అలాగే ఎన్ని రోజులు చూపిస్తారండి ఓకే డబ్బులు ఎంతైనా పర్వాలేదండి ఏ ఏ ప్లేసెస్ చూపిస్తారండి ఫుడ్ చేస్తామండి ఫుడ్ అది మీరేనా మీరేనా లేదా మేము బయటి నుంచి ఏమైనా తెప్పించుకోవాల అండి ఓకే అండి లాస్ట్ ఫైనల్ రేటు ఎంత ఎంత అండి ఓకే అండి అవునండి అయితే మీరు చెప్పిన ప్లేసెస్ అన్ని ఒక టెన్ డేస్ లో చూపిస్తారా అండి ఓకే అండి సరే అండి ఓకే అండి

ఓకే అండి థ్యాంక్యూ అండి